ఆ నమస్కారము అండి మేము బడి నుంచి ఫోన్ చేస్తున్నాము అండి మా బడిలో ఉన్న పిల్లలకి బట్టలు కుట్టాలి అండి ఒక రెండు వందల మంది పిల్లలు ఉంటారు అండి మీరు సాయంత్రం పూట నాలుగు ఆ టైంకి వస్తే ఏ రోజు వచ్చినా పర్వాలేదు రెండు రోజుల్లో జతకి వచ్చి ఎంత తీసుకుంటారు అండి మూడు వందల రూపాయలు అంటే ఎక్కువ కదా అండి మరి మేము ఎక్కువగా ఇస్తున్నాము కదా రెండు వందల మందికి కుట్టాలి అని

అదే అంటే ఎన్ని రోజులు పడుతుంది అండి ఊ సరే అండి అయితే ఇంకా కొద్దిగా తొందరగా అయ్యే లాగానే చూడండి మీరు సరే అండి ఆ ఎలాగో అలాగ టైం తీసుకొని కొద్దిగా తొందరగా ఇచ్చేసే లాగానే చూడండి మీరు ఏ రోజు వస్తారు అండి ఊ సరే అండి అయితే ఏ రోజు వచ్చినా సాయంత్రం పూట నాలుగు గంటలకి రండి పిల్లలు అందరూ ఉంటారు సరే అండి అయితే ఇద్దరూ ఉంటారు అండి అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఓ ఇరవై మంది పెద్ద వాళ్ళు ఉంటారు కడమ వాళ్ళు అందరూ చిన చిన్న వాళ్ళే ఆ సరే అండి అయితే